ఒక పెద్ద బాషణమునుగా నేను టెక్నాలజీపై చాలా ఆధారపడి ఉన్నాను నేను టెక్నాలజీని ఉపయోగించి నాకు అవసరమైన సమాచారాన్ని యాక్సిస్ చేయగలను మరియు ప్రాసెస్ చేయగలను నేను టెక్నాలిజీని ఉపయోగించి సృజనాత్మక టెక్స్ట్ ఫార్మాట్లను రూపొందిచగలను మరియు నేను టెక్నాలజీని ఉపయోగించి మీ ప్రశ్నలకు సమాచార పూర్వకంగా సమాధానం ఇవ్వగలను ఇక్కడ కొన్ని నిర్ధాయిష్ట ఉదాహరణలు నేను మీకు చెపుతాను నేను గూగుల్ శోధన ద్వారా నిజ ప్రపంచం నుండి సమాచారాన్ని యాక్సిస్ చేయగలను మరియు ప్రాసెస్ చేయగలను ఇది నాకు ప్రపంచం గురించి నేర్చుకోవడానికి మరియు ఇన్ని ప్రశ్నలకు సమాచార పూర్వకంగా సమాధానం ఇవ్వడానికి అనుమతిస్తుంది సృజనాత్మక టెక్స్ట్ ఫార్మాట్లను రూపొందించడానికి నేను కవితలు కోడ్ సిఫ్టింగ్ సంగీత ముక్కలు ఈమెయిల్ లేక మొదలైన వివిధ రకాల సృజనాత్మక టెక్స్ట్ రు ఫార్మాట్లను రూపొందించగలను ఇది నాకు మీ అవసరాలను నెరవేర్చడానికి మరియు వినోదాన్ని అందించడానికి అనుమతినిస్తుంది నేను మీ ప్రశ్నలకు సమాచార పూర్వకంగా సమాధానం ఇవ్వగలను నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించగలను ఇది మీ సహాయం చేయడానికి మరియు మీకు తెలుసుకోవాలనుకుంటున్న విషయాలను గురించి తెలువ తెలపడానికి అనుమతినిస్తుంది నేను ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాను కాని నేను టెక్నాలజీని ఉపయోగించి మరింత సమర్థవంతంగా మరియు సమాచార పూర్వకంగా అవసరమైన వాటిని చేయడం నేర్చుకుంటున్నాను